భారతీయ రవాణా వ్యవస్థ ప్రస్తుతం అభి మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం నేడు భారతదేశం జనాభాపరంగా అధిక సంఖ్యలో ఉన్నయి ఎట్లా అంటే ప్రతి ఇంటిలోపల కూడా ఒక మూడు నుండి నాలుగు బైకులు ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ మన ప్రతి ఒక్కరి లోపల ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ రూల్స్ దీనిపైన గవర్నమెంట్ అనేది చాలా అవగాహన తీసుకొచ్చింది దాని ద్వారా ప్రజల లోపల కూడా చైతన్యం వచ్చింది కానీ కొందరు సమాజంలోపల మార్పు రావట్లేదు సిగ్నల్ పడ్డా కూడా దాన్ని అధికమిస్తూ ఉన్నారు సో దాని ద్వారా ఏంటంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నయి సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ లోపల ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు కాకుండా వన్వే రూట్లు ఉండే జస్ట్ ఎవ ఎవరి రూటు వాళ్ళకే ఉండేటట్టు ఫ్లై ఓవర్లు నిర్మిస్తా ఉన్నారు ఫ్లై ఓవర్లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ అధిక ట్రాఫిక్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు అధిక ట్రాఫిక్ కంట్రోల్ చేసినప్పుడు ఎలాంటి కూడా ప్రజల లోపలోపల ఎలాంటి ఇబ్బందులు ఉండవు సౌ సౌకర్యపరంగా సౌకర్యంగా ఇంటికి తొందరగా చేరే విధంగా నేడు ప్రభుత్వమనేది ప్రయత్నం చేస్తుంది మనం ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లు అనేవి చాలా సాఫీగా ఎలాంటి గుంతలు లేకుండా మరియు ఫ్లై ఓవర్లు నిర్మించడం ద్వారా ప్రజల్లోపల చైతన్యం అనేది వస్తుంది అదేవిధంగా పెట్రోల్ అనేది ఆదా అవుతుంది మనకిప్పుడు ప్రజెంట్ నేషనల్ హైవేస్ పైన వెళ్ళినప్పుడు టోల్ ప్లాసా టోల్ ప్లాసా ఉన్నయి దాని లోపల మన గవర్నమెంట్ అనేది ఛార్జ్ చేస్తుంది మనం ఆ చార్జెస్ని కాకుండా కేవలం మన ఒకవేళ మనం ట్రాఫిక్ పరంగా వెళ్తూ ఉంటే ఎంత పెట్రోల్ వరకు ఖర్చు అవ్వచ్చు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ యొక్క పెట్రోలు అనేది తక్కువ యూసేజ్ అయ్యేటట్టు వ్యక్తులకు మరియు ప్రభుత్వ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫ్లై ఓవర్లు నిర్మించడం కానీ రోడ్లు హైవేలు నిర్మించడం కానీ వెడల్పు చేయడం ద్వారా రవాణా వ్యవస్థ అనేది సాఫీగా జరుగుతుంది ఒకవేళ అవి చిన్న చిన్న రోడ్లుగా గుంతలు గుంతలుగా ఉంటే ప్రజల లోపల ఇబ్బంది మరియు అధిక ట్రాఫిక్ జామ్ల ద్వారా ప్రజల్లోపల చైతన్యమనేది కోల్పోతారు ప్రజల లోపల విశ్వాసం ప్రభుత్వం పట్ల విశ్వాసం తన పట్ల తనకు నమ్మకం అనేది కోల్పోవడం జరుగుతుంది సో దాని ద్వారా ఏంది విడిగా ప్ర ప్రజలకు చిరాకొచ్చి అధిక స్పీడ్లో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అనేది జరుగుతుఉంది సో దీని ద్వారా ఏమైతుంది అంటే నేడు రవాణా వ్యవస్థ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ప్రజల్లోపల చైతన్యం అనేది తీసుకురావడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన అనేది ప్రభుత్వం తీసుకొస్తుంది ఇంతకుముందు చిన్న చిన్న సమస్యలు చిన్న ఎక్కడకెళ్లాలన్నా కానీ ట్రాఫిక్ జామ్లతోనీ విసుగు పడిపోతూ ఉన్నాం కానీ నేడు ఫ్లై ఓవర్ల ద్వారా హైవేల ద్వారా మన యొక్క సా రవాణా అనేది చానా సాఫీగా జరిగిపోతుంది కొన్ని కొన్ని వందల కిలోమీటర్ల అయినా కొన్ని గంటల లోపలే వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయిపోతుంది కానీ ఇంతకుముందు మనం ఎన్ని గంటలు ఉన్నా కానీ కొన్ని కిలోమీటర్ల వరకే చేరుకోగలుగుతున్నాం నేడు మా గ్రామం నుండి హైదరాబాదు వరకు వన్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ హైదరాబాదు వరకు నేను కేవలం మూడు గంటల లోపలనే హైవే ద్వారా వెళ్ళిపోతున్న ఒకవేళ అదే అది హైవే కాకుండా చిన్న చిన్న మార్గాలుంటే నేను కేవలం ఏడు కనీసం ఏడెనిమ్మిది గంటలు అయినా కూడా హైదరాబాదుకి చేరుకోలేకపోతిని దీనివల్ల ఏమవుతుంది అధిక పెట్రోలు అధిక డీజిల్ అనేది ఖర్చవుతుంది కానీ నేడు ప్రభుత్వం ఏం చేస్తుంది దాన్ని అధికమించడానికి హైవేలు నిర్మిస్తూ మనం టోల్ ప్లాజా చార్జీలు కాకుండా ఇక మన యొక్క రవాణా అనేది ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నం ఒకవేళ గుంతలు గుంతలు రోడ్ లోపల మన డీజిల్ అనేది కనీసం ఒక ఐదు ఆరు ఐదు ఆరు లీటర్లు వృధాగా పోతుంది అదే ఐదారు లీటర్ల బదులు ఒక లీటర్ డీజిల్ని టోల్ ప్లాజాకు కడితే దాని ద్వారా ఏమవుతుంది రవాణా వ్య రవాణా వ్యవస్థకు ఆధాయం కలుగుతుంది అదేవిధంగా మనము మన యొక్క ప్రయాణం అనేది సాఫీగా మరియు సులభంగా మన యొక్క గమ్యాన్ని అతి త్వరగా మనం రీచ్ అయిపోవడానికి మనకి అవకాశాలు అనేది ఉంటయి